హాయ్ అండి నా పేరు నాని నేను రాత్రివేళ ఆటోని బుక్ చేయాలనుకుంటున్నాను రెండు రోజులు తర్వాత అందుబాటులో ఉంటాయా ఎందుకు అడుగుతున్నానంటే నేను రెండు రోజుల తర్వాత నేను ముంబైకి వెళుతున్నాను సో నా ఫ్లయిటు రాత్రి పదకొండు గంటల నలబై ఐదు నిమిషాలకి స్టార్ట్ అవుతుందనమాట మన బెంగుళూరు ఎయిర్పోర్ట్ నుంచి సో నేనుంటున్నది మనకి వైట్ ఫీల్డ్లో నేను ఉంటున్నాను సో ఇక్కడ నుంచి నేను బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్లడానికి రాత్రివేళ ఆటోలు అందుబాటులో ఉంటాయా కారులు క్యాబ్లు చేసే అంత పరిస్థితులో నేను లేనండి ఆటోలో అందుబాటులో ఉంటాయా మనకి

సో అందుబాటులో ఉంటాయా లేదా చెప్పండి ఆ టైంలో రాత్రి పదకొండు గంటల నలబై ఐదు నిమిషాలకి నాకు బోర్డింగ్ ఉంటుంది సో నేను ఇక్కడి నుంచి పది గంటలకి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాను నా నా యొక్క ఇంటి నుంచి వైట్ ఫీల్డ్లో నుంచి నేను స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నాను పది గంటలకు సో అందుబాటులో ఉంటాయా ఆ టైంలో ఆ సమయంలో అందుబాటులో ఉంటాయా ఆటోలు అండ్ మరియు ఎంత రేటు ఉండవచ్చు ఆ టైంలో నాకు చెప్పగలిగారంటే నేను నాకు చాలా సంతోష పడతాను మీ యొక్క సర్వీస్ గురించి సో మీరు అది చెప్పారంటే నేను దాన్ని బట్టి ఈ టైంలో అందుబాటులో ఉంటాయి లేదంటే పది గంటలకి అందుబాటులో ఉండవు అంతకుముందు లాస్ట్ తొమ్మిదిన్నర వరకే లేదా తొమ్మిది గంటల వరకే అని మీరు చెప్పారంటే నేను దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకొని రెడీ అవ్వడం కానివ్వండి నా లగేజిని ప్యాక్ చేసుకోవడం కానివ్వండి నేను అన్ని రెడీ చేసుకుని నేను రెడీగా ఆ టైంకి నేను ఆటోని బుక్ చేసుకుంటాను అండ్ మీ యొక్క రేట్లు ఎలా ఉంటాయి ఆ టైంలో అని నాకు చెప్పారంటే నేను దాన్ని బట్టి కూడా మీ మీ యొక్క ఫ్లాట్ఫామ్ యూస్ చెయ్యాల లేదా వేరే ఫ్లాట్ఫామ్ యూస్ చెయ్యాలా ఎందుకంటే మనకి చాలా ఫ్లాట్ఫామ్సు ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి సో నేను అది ఆలోచించుకొని నేను అన్ని ఆలోచించుకొని నేననేది బుక్ చేసుకుంటాననమాట మీయొక్క టైమింగ్స్ మీరు చెప్పారంటే ఏ టైం వరకు సిటీలో నుంచి మన ఎయిర్పోర్ట్కి అందుబాటులో ఉంటాయని మీరు నాకు చెప్పారంటే ఎంత రేట్లో అందుబాటులో ఉంటాయని మీరు నాకు చెప్పారంటే నేను దాని దానిని నా మదిలో పెట్టుకొని నేను ఆలోచించుకొని ఇది మనకి సెట్ అవుతుందా ఈ రేటు అని నేను ఆలోచించుకొని నేను బుక్ చేసుకుంటాననమాట ఆర్డర్ని అండ్ ఆర్డర్ని కాక కానివ్వండి ఆటోని కానివ్వండి నేను బుక్ చేసుకుంటాను అనమాట సో మీరు నాకు ఈ యొక్క డీటెయిల్స్ నాకు ఇచ్చారంటే ఏ టైం వరకు అవైలబుల్ ఉంటుంది ఎంత రేట్లో ఉంటుంది ఎంత రేటు నుంచి ఎంత రేటు వరకు ఉంటుంది అనేది నాకు ఒక అవగాహన ఇచ్చారంటే నేను దాని పరంగా నేను నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకుంటాను ఆర్డర్ చేసుకుంటాను లేద బుక్ చేసుకుంటానండి మీరు నాకు దయచేసి ఈ యొక్క డీటెయిల్స్ని నాకు ఎస్ఎంఎస్ పరంగా కానివ్వండి కాల్ చేసి కాని చెప్పండి లేదంటే ఈమెయిల్ పరంగా కాని నాకు తెలియజేయండి దయచేసి మిమ్మల్ని ఫిర్యాదు చేసుకుంటున్నాను నాకు ఈ యొక్క డీటెయిల్స్ అనేది షేర్ చెయ్యండి రాత్రి ఎంత టైం వరకు మీ యొక్క ఆటోలు సిటీ నుంచి ఎయిర్పోర్టు వరకు అవైలబుల్లో ఉంటుంది ఎంత రేట్లో అవైలబుల్ ఉంటుంది సేఫ్టీయ కాదా అని నాకు ఈ యొక్క డీటెయిల్స్ నాకు దయచేసి షేర్ చెయ్యండి నాకు కాల్ చేసి కాని చెప్పండి లేదంటే ఈమెయిల్ చెయ్యండి లేదంటే ఎస్ఎంఎస్ చేయండి సో నాకు ఇది చేశారంటే మంచిగా నాకు ఒక మంచి ఎక్స్పిరియన్స్ ఉంటుంది మీతో నేను ఇది ఇలాగా మింగిల్ అవ్వడం సో నాకు ఇది దయచేసి నాకు మీరు ఇన్ఫార్మ్ చేయండి ఈ యొక్క డీటెయిల్స్ని నేను వెయిట్ చేస్తూ ఉంటాను